ఇటీవల సంవత్సరాలలో మన భారతదేశం యొక్క పర్యాటకం చాలా పెరిగింది ఎలా అంటే మనము చూసుకున్నట్లయితే భారతదేశంలోని ఎన్నో ప్రాంతాలలో ఎన్నో ఆకట్టుకునే అందాలు అనేవి ఉన్నాయి అది కాకుండా మన భారతదేశంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోని ఏడు వింతలలో మన భారతదేశంలో ఉన్న తాజ్మహల్ ఒక వింత అలాగే మిగతా ప్రదేశాలు చార్మినార్ కుతుబ్మినార్ ఇంకా రే ఢిల్లీ యొక్క ఎర్రకోట అలాగే తా జంతర్ మంతర్ ఢిల్లీలోనిది ఇలా ఎన్నో బీచ్లు ఎన్నెన్నో అందాలు మన భారతదేశము ఒక పుణ్యభూమి ఇందులో ఎన్నో విధాల అందాలు ఉన్నాయి ప్రకృతిని ఆకర్షించే ప్రదేశాలు ఉన్నాయి ఇవి ఇవన్నీ పర్యాటకులను వేరే దేశ ఒక పర్యటకులను మన భారతదేశం ఆకర్షించుకుంటుంది ఇలా మన భారతదేశంలో ఇటీవల సంవత్సరాలలో ఎక్కువగా పర్యాటకం పెరిగింది ఇంకా వచ్చే సంవత్సరాలలో పర్యటకం అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే మన దే భారత దేశంలో ఎన్నో రకాల అందమైన ప్రదేశాలు ఉండగా ఇప్పుడు ఇంకా కొన్ని ప్రదేశాలు అనేవి మన ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు అయితే ఇంకా చేపట్టబోతున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వచ్చే జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్య మందిరం ఒక ప్రాణ ప్రతిష్టాపన అయితే జరగపోతుంది అది మనం మన అంచనాలకి అం అందనంత ఎత్తుకు ఎదుగుతు పర్యాటకులను ఎంతో ఆకర్షించడం మనం చూస్తున్న విషయం

అలాగే మనకి ఈ ఇబ్బం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మనకు ఈ పర్యాటక రంగం అనేది అభివృద్ధి చెందడం ఎంతో ఉపయోగం ఇలా పర్యాటకులు రావడం మనదేశంలోని అందాలను మనం చూస్తే ఏమంటుంది ఇతర దేశ వారు చూసి మన పేరు ప్రఖ్యాతిని వారి దేశాలలో కూడా చెప్పడమే కదా మన గౌర గర్వంగా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు కలిగిన ఇలా మా సమూహానికే కాకుండా ఎన్నో సమూహాలు ఎవరైతే ఇలా వెళ్ళాలని అనుకునే వారికి అందరికీ ఇబ్బంది కలుగుతుంది కానీ మన దేశ గర్వం దేశ గౌరవం ఇవన్నీ పెరగడం మనకు ముఖ్యం అందుకని పర్యకుడి పర్యాటకులకే మొదటి స్థానం ఇచ్చి మనం రెండవ స్థానంలో ఉండడం ఎంతో అవసరం ఈ పర్యాటక రంగం అనేది పెరగడం వలన మన దేశానికి ఎన్నో రకాల ట్రేడ్ ట్రేడ్ సైకిల్స్ ఇంకా ఎన్నో రకాల అగ్రిమెంట్లు అనేవి జరగడం మనకి జరుగుతుంది ఇది అన్నింటి వలన మన దేశం ఒక ఉన్నత స్థాయికి వెళుతుంది ఇలా పర్యాటక రంగంని ఇంకా పె పెంపొందించాలి అలాగే

కావున మా సమూహానికి ఇది ఏ విధంగా ప్రభావితం చేసింది అంటే మమ్ములను ఆ ప్రదేశానికి ఎక్కువగా పర్యటకులు రావడంతో మేము కూడా అక్కడికి వెళ్ళాలని ఉత్సాహపడతాం అలాగే ఇతర ఇతరులంతా మన దేశ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళాలని ఎంతో ఆసక్తి చూపిస్తారు ఇప్పుడు మన దేశం వారు అక్కడికి వెళ్ళడం ఆసక్తి చూపించడం వలన ఇతర దేశం వాళ్ళు ఇంకా అక్కడికి రావాలని ఒక తపన వారిలో ఉంటుంది అలా పర్యాటక రంగం పెరగడంలో ఎటువంటి సంకోచం లేదు ఇలా మన పర్యాటక రంగం అనేది పెరగడం మన దేశానికి ఎంతో ఉపయోగకరం కాబట్టి మనం పర్యాటకులను ఎంతగా మన దేశానికి ఆహ్వానిస్తే మన దేశానికి అంత మంచిది ఈ పర్యాటకం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇది మన దేశానికి ఎంతో మంచి సూచన ఇలాగే ఎవరికీ అందినంత అందినంత సహాయం వారు చేస్తు ఈ పర్యాటక రంగాన్ని ఇంకొన్నిగా పెంపొందించాలని మా కోరిక ఇది మా సమూహాన్ని ప్రభావితం ఎలాగైతే చేస్తుందో అలాగే ఇతరతర సమూహాలని కూడా ప్రభావితం చేసి మన దేశంలో ఉన్న అన్ని ప్రముఖ ప్రదేశాలను విచ్చే విచ్చేసేటట్టు చేస్తుందని మా మనవి